నాకు ఇష్టమైన ఆటల్లో ఒకటి క్రికెట్ క్రికెట్ అనేది నేను నా చిన్ననాటి నుంచి ఆడుతున్నాను అలాగే నేను క్రికెట్ కూడా బాగా ఆడగలను నేను క్రికెట్ లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ కూడా బాగా చేయగలను అలాగే క్రికెట్ అనేది నాకు నా మీద అంతగా ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం అవి ఆ ఆట అనేది శా శా శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది అలా మనం ఆరోగ్యంగా కూడా ఉండడానికి ఆట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది మా స్కూల్ లలో కూడా ఆ ఆటను నాకు ఆటల క్రికెట్ ఆటల పోటీలు నిర్వహించేవారు ఆ విధంగా నాకు క్రికెట్ మీద బాగా ఆసక్తి ఉండేది అలాగే నేను క్రికెట్ టోర్నమెంట్లు ఆడి మేము మా స్కూల్ తరపున కప్పులు కూడా గెలుచుకున్నాము ఆ విధంగా నాకు క్రికెట్ అనేది ఇంకా బాగా నాకు అలవాటుగా ఒక మారిపోయింది ఆ విధంగా నేను కనీసం వారం రోజుల్లో ఆదివారం ఆటల్ని ఎక్కువగా మేము క్రికెట్ ఆడుతూ ఉంటాము స్నేహితులు అందరూ కలిసి ఈ ఆటని ఆడచ్చు క్రికెట్ లో పదకొండు మంది ఆటగాళ్లు ఉంటారు ఇది అందరి టీమ్ అంతా సమన్వయంతో కలిపి ఆడడం చేత ఇక్కడ టీం అనేది టీం స్పీడ్ స్పిరిట్ కూడా ఉండడం జరుగుతుంది అలాగే మన వ్యక్తిగత సామర్థ్యం కూడా మనకు క్రికెట్ లో నిరూపించుకోవడానికి అవకాశం ఉంది అలాగే మన వ్యక్తిగత సామర్థ్యంతో పాటు మనం టీంతో కలిసి మనం పనిచేసి విజయాన్ని విజయమార్గంలో వెళ్లడానికి కూడా ఈ క్రికెట్ అనేది ఎంతగానో దోహదపడుతుంది అందుకే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం